ఆంధ్రప్రదేశ్లో వివిధ పరిశ్రమల్లో సామాజికంలో ఆన్లైన్లో ఎక్కువ ఫోన్లల్లో ఇన్స్టాగ్రామ్లుంటే దాంట్లో మనం ఎక్కువ రీల్స్ పెట్టినప్పుడు వ్యూవర్స్ ఎక్కువుగా ఉంటే దాంట్లో నుంచి మనకి ఎమౌంట్ ఏదన్నా ఇస్తారు తర్వాతా తిరుమలకి వెళ్లాలన్నా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని స్వామి దర్శనం చేయాలంటే కూడా అక్కడ ఎక్కువ రేటుగా ఉంటే తొందరగా దర్శనం తర్వాత కొంత అమౌంట్లో కొంత కొన్ని గంటల్లోనే దర్శనం చేయడం తర్వాత ఉచితంగా జరిపిచ్చే దర్శనాలు చాలా ఉన్నాయి ఆన్లైన్లో మన ఎక్కడ ఇంట్లో ఉండుకొనేసి మన ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పలాన టయానికి మన దర్శనమొస్తుంది అనేది గూడ ఉంది అదేవినిగా ఏన్నో గిఫ్టు గేములు అవీ ఇవీ ఉంటాయి కాబట్టి మనం విన్ అయితే మనకి ప్రైజులు ఇస్తారనేది చెప్తూ ఉంటారు ఆన్లైన్లో ఇప్పుడు మనం ఇంట్లో ఉండుకొని ఫుడ్ ఆర్డర్ జేసుకోవచ్చు తర్వాత డ్రెస్సులు తర్వాత జ్యూవెల్లరీ తర్వాత చెప్పులు ఈ విధంగా ఎన్నైనా మనం బయట వెళ్లి తిరిగి చూసి తెచ్చుకోలేకుండా టైమ్ లేకుండా కొన్ని వర్కుల మీద మనం బయట పోయి పని జేసుకుంటే ఇలాగ ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకి కొంచం టైం సేవ్ అవుతుంది ఎమౌంట్ తక్కువగానే మనకి మంచి వస్తువులు ఇంటికొస్తుంది కాబట్టి ఆ విధంగాను మనం ఆన్లైన్ల ద్వారా ఎంతో లాభం బొందచ్చు ఈ విధంగా కొన్ని కొన్ని వినోద పరిశ్రమల ద్వారా మనం ఎంతో లాభం పొందుతాము దీని వల్ల మనకు కొంచం లాభాలు ఎక్కువుగా ఉండాయి ఇప్పుడు ఎక్కువ జాబ్ చేసుకుంటా పిల్లల కాలేజీకి వెళ్తా టైమ్ లేకుండానే మనం ఏం షాపింగ్ చేసుకోవాలే ఇంటికి ఏం అవసరం అని ఇంట్లో ఆలోచించుకుంటే మనం బుక్ చేస్తే చాలు ఆన్లైన్ నుంచి ఎక్కువగా మనకి ఇంటికే ఏ స్ట్రెయిన్ అవ్వకుండా కష్టపడకుండా ఇన్ ఇంటికే తెచ్చిచ్చే అంత ఆన్లైను సదుపాయాలు మనకి ఆ పరిశ్రమ చాలా ఉపయోగపడుతుంది తినే ఫుడ్డు గూడా ఎక్కువ టైమ్ లేకుండా చేసుకోలేకుండా కొంతమంది ఇబ్బంది పడుతా ఉంటారు పనికి వెళ్లే ఆడవాళ్లయిన ఇంట్లో పిల్లలు ఎక్కువ ఏదన్నా అడిగినప్పుడు గూడా తొందరగా వచ్చెలాగ ఈ ఆన్లైన్ల సదుపాయాల మనకు ఎంతో లాభకరంగా ఉంది దాంద్వార కొన్ని గేమ్స్ ద్వార ప్రైజులు ఇస్తాం అనేసి గూడా మనకి ఏదన్నా పెడతారు మనకి నచ్చింది ఏదన్నా ఉంటే గూడా దాని ద్వారా ఫోన్ ద్వారా తీసుకొని దాని ద్వార ప్రైజులు అవ్వి పొందొచ్చు ఈ డ్రెస్సులు ఇవి ఎక్కువగా ఇంటికి ఏ వస్తువైనా గనా మన షాప్ షాపులెక్కి దిగి తీసుకొని అది వేరే స్ట్రెయిన్ అవుతాము కాళ్ళు నొప్పులు హెల్త్ బాగాలేకుండా ఉండే కొంత మంది ఉంటారు దీని వల్ల స్ట్రెయిన్ అవ్వకుండా ఇంటికే వచ్చేస్తూ ఉంది ఇది చాలా ఉపయోగకరం ఈ కాలంలో ఎక్కువ మంది తిరిగి చూసి తెచ్చుకోలేరు నచ్చిన కలరు నచ్చిన డ్రెస్సు ఏదన్నా దాంద్వారా మనకు ఎంతో కొంచం మనీ సేవ్ అవుతుంది హెల్త్ పరంగా గూడా కొంచం మన ఫ్రీగా ఉండొచ్చు తర్వాత ఇన్స్టాగ్రాములో కూడా రీల్స్ పెట్టినప్పుడు మనకి దానికి వ్యూస్ వచ్చి బాగుంది బా చేస్తున్నారు అని కొంచం కానీ మనకు కానీ మంచి పేరు ఒచ్చిందంటే కొంచం మనీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఎన్నో కొన్ని మనకు ఉపయోగాలు లాభాలు బాగుంది దీని ద్వారా మనం ఎంతో లాభ పడతా లాభ పడతా ఉండాము